యూపీఎస్సీ మరియు ఇతర పోటీ పరీక్షలకి సిద్ధం అవుతున్న విద్యార్థులకి న్యూస్ మీడియా అనేది చాలానే ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడున్న న్యూస్ మీడియా వల్లే వాళ్ళ యొక్క ప్రణాళిక అనేది తెలుస్తుంది వాళ్ళ యొక్క ఎగ్జామ్స్ పరీక్ష్ పరీక్షలు కానీ వారి యొక్క రిజల్ట్స్ కానీ వారి యొక్క అన్ని ర అన్ని ఈ ఇంటర్వ్యూస్ కానీ అన్ని న్యూస్ మీడియా వల్లే తెలుస్తుంది ఈ న్యూస్ మీడియా అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది ప్రస్తుతం నడుస్తున్న అన్ని రకాల పోటీ పరీక్షల్లోని ఈ న్యూస్ మీడియా వల్లే మన యొక్క నోటిఫికేషన్లు తెలియడం జరుగుతుంది నోటిఫికేషన్లు తెలిస్తేనే కదా మనం అప్లై చేయగలం సో అందుకే మనం న్యూస్ మీడియా అనేది చాలా సహాయ పడుతుంది అని చెప్పవచ్చు